నాకిష్టమైన మ్యాగ్జిన్ ద న్యూయార్కర్ ఇది ఒక అత్యంత ప్రతిష్టాత్మకైనా మరియు ప్రభావంతమైన పత్రిక ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించబడింది ఇది యునైటెడ్ స్టేట్స్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైనది ద న్యూయార్కర్ ఈ యొక్క ప్రధాన ఆకర్షణ దాని అద్భుతమైన రచన పత్రికలోని కథలు కవితలు వ్యాసాలు మరియు కార్టూన్లు అన్ని చాలా చక్కగా వ్రాయబడ్డాయి మరియు ప్రాసెస్ చేయబడ్డాయి పత్రిక ప్రపంచంలోనే ముఖ్యమైన విషయాల గురించి కూడా ప్రతిపాదనలు మరియు విశ్లేషణలను అందిస్తుంది నేను ద న్యూయార్కర్ ను ఇష్టపడే కొన్ని కారణాలు ఏంటంటే అద్భుతమైన రచన పత్రికలోని కథలు కవితలు వ్యాసాలు మరియు కార్టూన్లు అన్ని చాలా చక్కగా వ్రాయబడ్డాయి మరియు ప్రాసెస్ చేయబడ్డాయి ప్రపంచ వ్యాప్త దృక్పథం పత్రిక ప్రపంచంలోనే ముఖ్యమైన విషయాల గురించి కూడా ప్రతిపాదనలు మరియు విశ్లేషలను అందిస్తుంది వివిధ దృక్పో కాణాలు పత్రిక విభిన్న దృక్కోణాలు నుండి విషయాలను చూస్తుంది ఇది నాకు ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ద న్యూయార్కర్ ఒక అత్యంత విలువైన ఆస్తి ఇది నా ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోడానికి సహాయపడు